నేను వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నప్పుడు నాకు ముఖ్యంగా ఆర్దికసమస్య అదేవిధంగా కొన్ని రకాల చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు నాకు మా నాన్నగారు మా అన్నయ్య నాకు సపోర్టుగా ఉండి నాకు అండదండగా ఉండి నాకు అన్ని విషయాల్లో కూడా సహాయం చేశారు నాతోనే పాటు ఉండి అన్ని పనులను పూర్తి చేసి నా చేత వ్యాపారం మొదలుపెట్టేలాగా చేశారు నేను చేసిన ప్రతి పనిలోనూ వాళ్ళు కూడా పాలుపంచుకొని నాకు సహాయంగా నిలబడి వ్యాపారాన్ని మొదలుపెట్టి నడిపించారు నేను ఎటువంటి కష్టమొచ్చిన ఎటువంటి సమస్య వచ్చినా ఏదైనా పని చేసినప్పుడు గాని నా కుటుంబ సభ్యులు మా అన్నను మా నాన్నను నాన్నగారిని అమ్మగారిని సంప్రదించి వాళ్ళ సహకారంతోనే ఏదైనా వ్యాపారం కానీ ఏదైనా సమస్యను కానీ ఎదుర్కొంటాను నా వ్యాపారం మొదలు పెట్టేటప్పుడు వచ్చే సమస్యను నేను వీళ్ళతోనే పంచుకుని మొదలుపెట్టి ఈరోజు సంతోషంగా ఆనందంగా జీవిస్తూ ఉన్నాను